ఈ రోజు చూపించే వార్తలన్నీ నేను నమ్మను అక్కడ చాలా తప్పుడు సమాచారం మరియు తప్పుడు సమాచారం ఉంది మరియు ఏది నిజం మరి ఏది అబద్ధం కూడా చెప్పడం కష్టం మీరు దీన్ని మీరు వినే వార్తలను విమర్శించడం మరియు అభిప్రాయాన్ని ఏర్పరచడానికి ముందు బహుశా బహుళ మూలాదారాలు తనిఖీ చెయ్యడం ముఖ్యం మూలాన్ని పరిగణించండి వార్తా సంస్థ పలుకుబడి ఉందా ఖచ్చితమైన సమాచారాన్ని నివేదించిన చరి చరిత్ర వారికి ఉందా బహుళ మూలాల కోసం చూడడం కథ గురిం కథ గురించిన ఒక కథనాన్ని మాత్రమే చదవవద్దు ఇతర వార్తా సంస్థలు సంస్థలు అదే విషయాన్ని నివేదితున్నాయో లేదో తనిఖీ చేయండి పక్షపాతం గురించి తెలుసుకోండి ప్రతి వార్త సంస్థలకు పక్షపాతం ఉంటుంది వారు అంగీకరించినా అంగీకరించకపోయినా మీరు చదివే వార్త సంస్థల పక్షపాతాల గురించి తెలుసుకోండి మరియు విభిన్న ఋష్ కోణాలను కలిగి ఉన్న మూలాలను కనుగొనడానికి ప్రయత్నించండి